ప్రపంచం మారినట్టు చూస్తున్నారా అంటే చాలా మారింది అండి ప్రపంచం ప్రపంచం ఎందుకు మారలేదు మా చిన్నప్పుడు మా తరానికి మా అమ్మ వాళ్ళ తరానికి మా నానమ్మ వాళ్ళ తరానికి ఇప్పుడు మా తరానికి మా పిల్లల తరానికి కూడా చాలా మారింది ప్రపంచం అది ఆచార వ్యవహారాల తరఫున అవ్వచ్చు లేదంటే వైజ్ఞానికత ప్రకారం అవ్వచ్చు వాణిజ్య ప్రకారం కావచ్చు ఎట్లయిన ప్రపంచం అనేది చాలా మారింది చాలా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాము ముందుకు వెళుతుంది డీ డిజిటల్ యుగం పరంగా ముందుకు వెళుతున్నాము కానీ అదేపరంగా వెనక్కి కూడా వస్తున్నాము వాటి వల్ల డిజిటల్ వస్తువుల వల్ల కానీ డిజిటల్ టెక్నాలజీస్ వల్ల కానీ వల్ల కానీ మనం ఏంటంటే మినిమం విలువలని కోల్పోతున్నాము అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ముందుకు వెళ్తున్నామ అనిపిస్తున్నా ఆనందపడుతున్నా అదివరకులాగ బంధాలు బంధుత్వాలు లేకుండా ఉంటున్నాము అదివరకులాగ అన్నదమ్ముల సంబంధం కానీ ఏ సంబంధానికి కూడా విలువ లేకుండా పోతుంది అని బాధ కూడా ఉంది టెక్నాలజీ డెవలప్ చేసుకుంటు వెళుతున్నాము ముందుకు అలాగే రిలేషన్స్ని అన్నింటిని ఇది చేసుకుంటు వెళుతున్నాము అదివరకు మన చిన్నప్పుడు బయటకు వెళ్ళి అందరితో కలిసి నలుగురితో మాట్లాడి ఆడుకుంటు సాయంత్రం దాకా పిన్ని బాబాయ్ అనుకుంటు పలకరించుకుంటు ఉండి ఇది చేసుకుంటు ఉండే వాళ్ళం ఇప్పుడు ఈ తరం పిల్లలు వచ్చి సెల్లు ల్యాప్ట్యాప్స్ వీటితో ఆటలు బయటకు వెళ్ళరు ఎవరితో కలవరు ఎవరితో మాట్లాడరు ఇవి వచ్చిన పరిణామాలు ఆ పరిణామాలతో చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలు మూర్ఖంగా తయారు అయిపోతున్నారు తరువాత వరుసలు తెలియట్లేదు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి వాళ్ళని ఎలా మాట్లాడాలి ఎలా పలకరించాలి అని కూడా తెలియట్లేదు చెప్తున్నాకానీ అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నాము అట్లాగే దుష్ఫలిత ప్రభావాలని అనుభవిస్తున్నాము మనము పిల్లలకి ఎంత చెప్పిన కానీ అది అర్థంకాట్లేదు అది ఒక వ్యసనంగా మారిపోయింది పిల్లలకి దానిలో ఆటలు దానిలో పిల్లలు చూడకూడనివి కూడా చూస్తు వాళ్ళు ఇప్పుడే ఇది అయిపోయారు చెడిపోవడానికి మార్గాలు వేస్తున్నాం ఏమో అనిపిస్తుంది ఇహ అదే అది నిత్యవసరం అయిపోయింది ఫోన్ అనేది ఆ ఫోన్లో అన్నీ వస్తున్నాయి పిల్లలని పాడుచేస్తున్నాము అనిపిస్తున్నా అది నిత్యవసరం అవ్వడం వల్ల దాన్ని వాడకుండా ఉండలేని పరిస్థితులలో కూడా ఉంటున్నాము దానివల్ల కూడా అదివరకు పాత జనరేషన్ వాళ్ళకి ఫోన్ అంటే తెలియదు టెలీఫోన్స్ లేకపోతే లెటర్స్లో పలకరించుకునే వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్స్ వాట్సప్ కాల్స్ ఆ కాల్స్ ఈ కాల్స్ అని పిల్లలు కూడా డెవలప్ అయిపోయారు బాగా కానీ అలాగే చెడిపోవడం కూడా జరుగుతు ఉంది దానిని ఎలా పరిష్కరించాలో కూడా అర్థం కాట్లేదు ఎందుకంటే సెల్ ఆపలేము అది నిత్యవసరం అయిపోయింది పేమెంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పే ఆ పేమెంట్స్ చెప్పటం కానీ కరెంట్ బిల్లులు కానీ అవి గూడా అదివరకు వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మరీ కట్టి వచ్చే వాళ్ళం ఇప్పుడు నెట్ నెట్ ఉపయోగించి ఫోన్ ద్వారా కడుతున్నాము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ మీడియా డిజిటల్ టెక్నాలజీలో అది నిత్యవసరం అయిపోయింది అలా అని పిల్లలని వాడకుండా ఉంచలేకపోతున్నాము దీనివల్ల చాలా దుష్ఫలితాలు దుష్ప ప్రభావాలు వస్తున్నాయి ఇదే నా అభిప్రాయం అయితే ఆపలేకపోతున్నాము ది దీన్ నుంచి పిల్లలని కొంచెం అన్నా బయటకి తీసుకురాగలిగితే చాలా సంతోషం